నేను బావి నుండి నీళ్లను ఒక బకెట్ కు తాడును కట్టేసి దాన్నిపెట్టి నేను అప్పుడు బావి నుంచి నీళ్లు తోడుకునే వాడినండి ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మోటర్ ని ఉపయోగించి నేను నీళ్లు తోడదాం అనే ఆలోచన నాకు ఇప్పుడిప్పుడే వస్తుందండి అలా అని మనం ఒక మోటార్ తీసుకొని ఆ మోటర్ కి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి వైరు పెట్టి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి మనం కొంత కొన్ని మోటర్లు ఉన్నాయండి బావిలోనే మోటర్ పెట్టి అనేది అది వాటర్ ప్రూఫ్ అండి ఆ మోటార్స్ బావిలోనే పెట్టేసి మోటర్ ని మనము మన నీళ్ళని మనము పైకి తీసుకోవచ్చు అండి అలాంటి మోటార్ల ద్వారా నాకు చాలా ఆలోచన ఉంది ఎందుకంటే నాకు టైం అనేది కలిసి వస్తుంది సమయం వేస్ట్ కాదు సమయం వృధా అనేది జరగదు దాని పాటికి అది మోటార్స్ పెట్టేస్తే ఇంక నీళ్లు పైకి వస్తుంది దాని పాటికి అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అప్పుడైతే మనము ఆ తాడు కట్టి ఆ బకెట్ వేసుకొని నీళ్లు తెచ్చి బయట పోసి అది మనకి ఎంతో నాకు చెయ్యి అంతా బాగా నొప్పి వేసేది అలానే ఇప్పుడు మోటార్ ఉంది కాబట్టి ఆ ఆలోచన వచ్చింది కాబట్టి నాకు మోటార్ సహాయం ద్వారా నేను బావిలో నుండి నీళ్లను పైకి నీళ్లను పైకి తీసి ఉపయోగించుకుందాం అని నాకు ఒక ఆలోచన వచ్చిందండి